సార్ ఈ మీ షో రూం షాప్ కి వచ్చాను సారు నాకు మంచి బూట్లు చెప్పులు కావాలి సార్ ఒకే ఒకే సార్ ఒకే పిల్లలకి కూడా ఉన్నాయా సార్ ఒకే ఒకే సార్ మం నావి వచ్చి ఎనిమిది అండి అబ్బాయి కొచ్చి పదకొండు వాటి రేట్లు ఎలా ఉంటాయ్ అండి రేట్లు మరి రేట్లు ఎలా సార్ అవి

ఒకే ఒకే అండి

ఒకే ఈ జత పక్కన పెట్టండి ఒకళ్ళకి పది ఒకళ్ళకి పన్నెండు

మరి మరి మరి రేట్లుగా ఉన్నట్టున్నాయి తక్కువలో లేవా సార్ ఒకే చేసేయండి ఒకే అయితే మీ ఒకే ధన్యవాదాలండి